హలో బస్ డ్రైవర్ గారేనండి బస్ ఎన్నింటికి బయలుదేరుతుందండి హైదరాబాదా ఇక్కడ నుండి హైదరాబాద్ వెళ్ళాలండి మధ్యలో ఎక్కడైన ఆపుతారా అండి కొంచెం ఇంటర్వ్యూ ఉందండి కొంచెం తొందరగా తీసుకెళ్ళగలుగుతారా అండి కొంచెం ఆపరేషన్ అది కొంచెం జాగ్రత్తగా తీసుకొని వెళ్లాలండి సరే అండి థ్యాంక్ యూ సార్